గ్రామ ప్రాంతాల సాంస్కృతిక గుర్తింపును కాపాడి పెంపొందించడంలో సాంప్రదాయ ఆటలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అవి గ్రామీణ సంస్కృతి యొక్క భాగం మరియు అవి గ్రామీణ ప్రజలకు వారి స్వతంత్ర సంక్రు సంస్కృతి యొక్క గుర్తింపు మరియు గర్వ గర్వాన్ని పెంపొందించడంలో సహాయ పడతాయి సాంప్రదాయ ఆటలు గ్రామీణ సంస్కృతి యొక్క సాంప్రదాయాలు మరియు విలువలను ప్రతిబింబిస్తాయి అవి గ్రామీణ ప్రజల జీవన శైలి మరియు సంస్కృతి యొక్క విభిన్న అంశాలను చిత్రీకరిస్తాయి ఉదాహరణకు కొన్ని సాంప్రదాయ ఆటలు వ్యవసాయం చేపలు పట్టడం లేదా పశుపోషణ వంటి గ్రామీణ జీవన శైలి యొక్క అంశాలు ఆధారపడి ఉంటాయి ఇతర ఆటలు గ్రామీణ ప్రజల నమ్మకాలు మరియు విలువలను ప్రతిబింబిస్తాయి సాంప్రదాయ ఆటలు గ్రామీణ ప్రజలను కలిసి తెస్తాయి అవి గ్రామీణ సమాజంలో సామజిక సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి ఆటలను కలిసి ఆడటం ద్వారా గ్రామీణ ప్రజలు ఒకరినొకరు మరింత బాగా తెలుసుకుంటారు మరియు ఒకరినొ ఒకరికొకరు బలమైన బంధాలని ఏర్పరచుకుంటారు సాంప్రదాయ ఆటలు గ్రామీణ ప్రజలకు వినోదం మరియు విశ్రాంతిని అందిస్తాయి అవి గ్రామీణ ప్రజలకు తమ జీవితాల నుండి విరామం తీసుకోడానికి మరియు సరదాగా గడపడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ ఆటలను ప్రోత్సహించడం ద్వారా మనం గ్రామీణ సంస్కృతిని కాపాడడంలో మరియు పెంపొందించడంలో సహాయపడవచ్చు మనం గ్రామీణ ప్రజలకు వారి సొంత సంస్కృతి యొక్క గుర్తింపు మరియు గర్వాన్ని పెంపొందించడంలో సహాయ పడవచ్చు మనం గ్రామీణ సమాజంలో సామజిక సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయ పడవచ్చు మరియు మనం గ్రామీణ ప్రజలకు వినోదం మరియు విశ్రాంతిని అందించవచ్చు గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ ఆటలను ప్రోత్సహించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి గ్రామీణ పాఠశాలల్లో మరియు కమ్యూనిటీ సెంటర్లో సాంప్రదాయ ఆటల గురించి పాఠాలు మరియు కార్యక్రమాలను నిర్వహించండి గ్రామీణ ప్రజలకు సాంప్రదాయ ఆటలు నేర్పడానికి శిక్షణ పొందిన నిపుణులను నియమించండి గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ ఆటల పోటీలు మరియు ఉత్సవాలను నిర్వహించండి